మేము ప్రయాణించేటప్పుడు రాకపోకల యందు మాకు పెట్రోల్ బంకు నందు మరుగుదొడ్లు కానీ ఉంటుంది అక్కడ మేము అక్కడ బండి అక్కడ నియమించి మేము మరుగుదొడ్ల సేవా యందు వెళ్లడం అక్కడ జరుగుతుంది అదే విధముగా వాహనానికి మేము పెట్రోల్ బంకు నందు పెట్రోల్ పోసుకోవడం కూడా జరుగుతుంది మేము రవాణా సహకారము ఎక్కువగా వాహనం మీద పుత్తూరు నుండి తిరుపతి గాను తిరుపతి నుండి పుత్తూరు గాని ఇలా మేము ప్రయాణించడము జరుగుతుంది మార్గమధ్యంలో మాకు ఎక్కడైనా ఆహారము తీసుకోవడము కొన్ని డాబాలు అక్కడ అలాంటి అటువంటి ప్రదేశాల్లో వాహనం నిలిపి మేము మాకు కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది ఆహారమొచ్చి పౌష్టికమైన ఆహారము తీసుకుంటాము కావాల్సినటువంటి స్న్యాక్స్ టీ కూల్డ్రింక్స్ అటువంటి కూడా మా మేము వాహనంలో వెళ్లేటప్పుడు మాకు కావాల్సినటువంటి నీరు ఇటువంటి కూడా మేము తీసుకోవడము జరుగుతుంది ఎందుకంటే ఒక వ్యక్తికి అత్యంత ప్రాధాన్యత కలిగింది ఆహారము పౌష్టికమైన ఆహారము మనిషి జీవించాలంటే పౌష్టికమైన నీరు పండ్లు ఆహారము ఇలా అనే ఇలా వ్యక్తి కావాల్సింది అత్యంత ప్రాధాన్యతమైనది అందువల్ల ఒక వ్యక్తి ఇటువంటి సమస్య లేకుండా ఉండాలంటే ముందుగా పౌష్టికంగా పౌష్టిక ఆహారము తీసుకోవాలి అదేవిధంగా రవాణాన్ని రవాణంలో వాహనంలో ప్రయాణించేటప్పుడు ముందుగా మనకి ఏమేమి అవసరం ప్రత్యేకమైన అవసరమో అటువంటి కూడా ముందుగా సిద్ధపరచుకోవాలి మనము ఒక ప్రదేశానికి వెళ్లేటప్పుడు మనకు కావాల్సినటువంటి నీరు ఆహారము ఆహారం గాని ఆ కూల్డ్రింక్స్ కానీ ఇటువంటివి కూడా మనము కావలసినటువంటి ముందుగా సిద్ధపరిచి మనము క్యారీ బ్యాగ్ నందు కానీ ఒక లగేజ్ బ్యాగ్ నందు గాని మనము తీసుకు వెళ్ళుటకు సిద్ధపడి ఉండాల ఆ విధముగా మనము వాహనం మీద వెళ్లేటప్పుడు ముందుగా మనకి ఏం కావాలో ఏం తీసుకెళ్లలో మనము ఒక ఆలోచనతో మనకి కావాల్సినటువంటి ముందుగానే మనము ఒక ఉద్దేశపూర్వకంగా సిద్ధపరుచుకోవాల ఈ విధంగా మనము వాహనంలో వెళ్ళేటప్పుడు ఆ వాహనం నడిపే వ్యక్తి తలకి హెల్మెట్ కూడా ధరించాలి ఎందుకంటే వ్యక్తి మానసికంగా ఎక్కడగానో మనకు ఎటువంటి అపాయం లేకుండా జాగ్రత్తగా వెళ్లాలంటే మనకి ముందుగా ఆ సేఫ్టీ అనేది భద్రత అనేది చాలా అవసరము కాబట్టి మనము అక్కడక్కడ నిలిపి మనకి మన యొక్క నిత్య అవసరా అవసరాలు కానీ అదే విధంగా మనకి కొన్ని అసాధ్యమైనటువంటి ఆ అవసరాలు ఉంటుంది కాబట్టి మనం అక్కడక్కడ మన అవసరాలను తీర్చుకోవచ్చు అక్కడక్కడ కొన్ని పెట్రోల్ బంకు నందు కూడా వాళ్లు క్యాన్ వాటర్ నీళ్లు కూడా అక్కడక్కడ ఉంచుకుంటారు మనకి కావాల్సినటువంటి నీళ్లు కూడా మనము తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవడం ద్వారా వాటర్ బాటిల్లో ఎప్పుడూ కూడా వాహనం నడిపే వ్యక్తి వాటర్ బాటిల్ నందు నీళ్లు తప్పకుండా పెట్టుకొని ఉండాలి ఎందుకంటే నీరు అనేది అత్యంత ప్రాధాన్యత కలిగింది ఒక వ్యక్తి ఆ వాహనంలో ప్రయాణించాలంటే మానసికంగా వ్యక్తి సాధ్యమైనంత ప్రాణాపాయం లేకుండా ఉండాలంటే నీరు అనేది చాలా అత్యంత ప్రాధాన్యత కలిగినది ఎందుకంటే నీరు అనేది చాలా ప్రా ప్రాముఖ్యత కలిగినది అదే విధంగా మనకు ఒక పిల్లలు మనము వాహనం మీద పిలుచుకొని పోయేటప్పుడు మార్గమధ్యంలో వాళ్ళు మరుగుదొడ్లకు వెళ్లాలంటారు అటువంటి అప్పుడు కొన్నిచోట్ల ప్రత్యేకమైన ప్రదేశం నందు కానీ అలా సంహరించకూడదు కొన్ని ప్రాముఖ్యం కలిగిన పెట్రోల్ బంకు నందు మనము ఆ యొక్క మరుగుదొడ్లకు వెళ్ళడం పిల్లలను తీసుకెళ్లడం వాళ్ళ యొక్కఅవసరాన్ని మనం తీర్చిన ఈ విధంగా మనము సహకరించడంలో కూడా దోహదపడుతుంది